మొదట బండి కొనేవారు కొన్నాక కొనేముందు ఆలోచించాలసింది ఏంటి అంటే వారు ఏం చేస్తున్నారు వారికి ఏ బండి అయితే బాగుంటుంది వాళ్ళ స్థాయికి ఏ బండి కావాలి అనేది ఆలోచించుకోవాలి మరియు బండిని ఇయమ్ఐ రకంగా నెట్ కాష్ రకంగా అలా కొనుకునేవారు ఆలోచించుకొని కొనుకోవాలి కొనుక్కున్న వెంటనే వాటిని పేపర్స్ని బైక్ని పూజ చేయించుకుని బైక్ పేపర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకుని నెంబర్ ప్లేట్ తీసుకోవాలి బైక్ మన పేరు మీద రిజిస్టర్ అయ్యాక నెంబర్ ప్లేట్ అప్లై చేసుకోవాలి ముఖ్యంగా నెంబర్ ప్లేట్ ఉండాలి నెల లోపల బై కొత్త బైక్ కొన్న నెల లోపల నంబర్ ప్లేట్ అప్లై చేసుకోవాలి నెంబర్ ప్లేట్ ఉండడం ఎంతో మంచిది లేదంటే పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ బైక్ సీజ్ చేయడం జరుగుతుంది నెంబర్ ప్లేట్ లేకపోవడంతో సో ఈ తప్పు చేయద్దు ముఖ్యంగా నెంబర్ ప్లేట్ ఉండాలి ఆ తర్వాత నెంబర్ ప్లేట్ వచ్చాక బండి ఉంది కదా అని స్పీడ్గా వెళ్ళడం కొత్త బండి పెద్ద బండి కదా అని స్పీడ్గా అతివేగం వెళ్ళడం కానీ అలాంటివి చేయకూడదు లేదా ఇంకా పెద్ద తప్పు ఏంటి అంటే హెల్మెట్ పెట్టుకోకుండా నడపడం స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ అవడం ఇలాంటి జరుగుతుంటాయి అందుకే కొత్తగా బండి కొన్న వాళ్ళు బాగా వేగంగా వెళ్ళద్దు అని నేను కోరుకుంటున్నాను అలాగే దాన్ని మంచిగా టైమ్ టు టైమ్ సర్వీసింగ్ చేయించడం కానీ లేదా ఆయిల్ మార్పించడం కానీ చేయాలి లేదంటే బండి కొద్ది రోజుల్లోనే కరాబ్ అయిపోతుంది అలాగే ఎప్పుడైనా ఏమైనా చేసేముందు ఆలోచించి చేయాలి ఏ పనైనా బండి ఎప్పుడైనా కండిషన్లో ఉండేలా చూసుకోవాలి అలాగే బండిని ఎవరికి పడితే వారికి ఇవ్వడం లాంటిది చేయకూడదు బండి ఎప్పుడు ఎటు వెళ్ళినా హెల్మెట్ తప్పనిసరిగా వేసుకోవాలి మరియు వేగంగా వెళ్ళకూడదు

అలాగే ముఖ్యంగా మీ బండి హరన్ కానీ లైట్ కానీ కరాబ్ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే నైట్ పూట వెళ్ళిన మూలల కాడ హారానికైన చాలా ఇబ్బంది అవుతుంది అలా కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే జాగ్రత్తగా చూసుకొని నడపాలి అలాగే డీజిల్ మరియు పెట్రోల్ ఎప్పుడైనా పెట్రోల్ మంచి పెట్రోల్లే కొట్టించాలి మరియు ముఖ్యంగా పెట్రోల్ బంక్ లోనే కొట్టించాలి దుకాణాలల్లో కొట్టించద్దని తప్పు చేయవద్దని నేను తెలియజేస్తున్నాను పెట్రోల్ బంక్లో అయితే స్వచ్ఛంగా ఉంటుంది అని అక్కడ కొట్టించాలి అందరు వేరే కాడ కల్తీ ఉండే అవకాశాలు ఉన్నాయి దాంతో మీ బండి అలా నడిస్తే ఇంజిన్ కరాబ్ అవడం లాంటి అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వస్తే బండిలో అందుకే ఎప్పుడైనా పెట్రోల్ బంక్లోనే పెట్రోల్ కొట్టించుకోవాలి అలాగే ఎప్పుడైనా వెనుక కూర్చున్నప్పుడు అమ్మాయిలు కానీ లేడీస్ కూర్చున్నప్పుడు మెల్లిగా వెళ్ళాలి వన్ సైడ్ కూర్చున్నప్పుడు బండి స్కిడ్ అయి అలా చాలా కింద పడే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలాగే మీరు ఎప్పుడు డ్రైవ్ చేస్తున్నా కానీ రోడ్డు పైన లెఫ్ట్ సైడ్ యే వెళ్ళాలి మీరు వెళ్ళే రూట్ లెఫ్ట్ సైడ్ తో లెఫ్ట్ సైడ్కు నుంచి వెళ్ళాలి లేదా రైట్ సైడ్ వెళ్ళి మీ ఆపోజిట్ లో వచ్చే బండ్లు రైట్ సైడ్లో వస్తు ఉంటాయి మీరు రైట్ సైడ్ వెళితే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు ఎప్పుడు మీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అలాగే బండ్లను ఓవర్ టేక్ చేసేటప్పుడు చూసుకోవాలి బండి వెనక ఏమున్నది ముంగట ఏమున్నది అని అలాగే కొందరు స్టైల్గా ఉండాలని బండి మిర్రర్లు తీసేయడం సైడ్ మీరు అద్దాలు తీసేయడం అలాంటివి చేస్తారు సో అలాంటి తప్పులు చేయవద్దని నేను చెప్ప చెప్పదలుచుకున్న అలాగే

ఎప్పుడైనా బండి బండి పోయేటప్పుడు బండి తీసేటప్పుడు స్టాండ్ తీయడం మర్చిపోవద్దు ఒకవేళ స్టాండ్ తీయకుంటే స్పీడ్ బ్రేకర్ వచ్చిన మూలల కాడ కింద పడే అవకాశాలు ఉంటాయి అందుకే ఎప్పుడైనా చూసుకొని స్టాండ్ తీయాలి అని నేను తెలియజేస్తున్న ఇంకా మీరు ఎప్పుడైనా త్రిబుల్ రైడింగ్ చేయకూడదు త్రిబుల్ ముగ్గురు బండి మీద కూర్చోవడం వల్ల

ముగ్గురు ముగ్గురు వెళ్ళకూడదు బండిపై అలాగే ఇంకో ముఖ్యమైన విషయం చాలా ఇది చాలా ఇంపార్టెంట్ తాగి బండి నడపకూడదు తాగి నడపడం వల్ల మత్తులో యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు లేదా మీరే ఇచ్చి మీరు కింద పడే అవకాశాలు స్కిడ్ అలాంటి అవకాశాలు ఉంటాయి అందుకు తాగి బండి నడప బండి బళ్ళు నడపకూడదు అని నేను తెలియజేస్తున్నాను ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే బండి కొనేముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి కొనండి అలాగే బండి నడిపేటప్పుడు కూడా ఒకటికి వందసార్లు ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను అలాగే మంచిగా బళ్ళు కొనుక్కోవాలని కూడా నేను తెలియజేస్తున్న కొనుక్కొని మంచిగా నిశ్శబ్దంగా మంచిగా సామర్థ్యంగా రెడీ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అన్ని అక్కర రాని వేషాలు చేయకూడదని నేను తెలియజేస్తున్నాను